నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించింది అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ సం సంపాదించడం వల్ల నా కుటుంబానికి ఒక ఆధారం లాంటిది దొరికింది అన్నమాట ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం వల్ల నాకు నెల నెలకు మంచి జీతం లభిస్తుంది ఆ జీతంతోనే నేను కుటుంబాన్ని పోషిస్తున్నాను ఆ సంతోషం నాలో ఎల్లప్పుడూ ఉంటుంది ఆ జీతం పైనే మా కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది మా కుటుంబానికి ఇప్పుడు ఆహారం అన్ని విధాలుగా తింటూ కూడు మళ్ళీ ఇంకా బట్టలు ఇవన్నీ మాకు మంచిగా లభిస్తున్నాయి బికాస్ ఆఫ్ జాబ్ అందుకే నాకు జాబ్ తీ తీసుకు వచ్చుకోవడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది మళ్ళీ మేము ఆర్థికంగా మంచిగా స్థిరపడ్డాము నలుగురిలో మంచి పేరు లభించింది నలుగురు అంతకుముందు జాబ్ లేనప్పుడు మమ్మల్ని ఎవరు పలక పలకరించే వాళ్ళు కాదు ఇప్పుడు మాత్రం అందరూ పలకరిస్తున్నారు బికాస్ ఆఫ్ అవి అది రావడం వల్ల అందుకే నాకు చాలా సంతోషాన్నిచ్చింది నలుగురిలో మంచి పేరు తినడానికి ఉండడానికి ఇల్లు ఆహారం మళ్ళీ కుటుంబానికి మొ తల్లిదండ్రులకు మంచి గౌరవం మంచి పేరు తీసుకొచ్చినా అన్నపేరు ఇవన్నీ ఇవి అనేది నాకు చాలా సంతోషాన్నిస్తుంది నాకైనా ఇప్పుడు ఇవి తెచ్చుకోవడం వల్ల నా ఫ్యూచర్ తరాలకైన నా పిల్లలకైన మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి బీజం పడింది అని పడింది అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇది ఇచ్చిన సంతోషం నా జీవితంలో ఏది ఇవ్వలేదు అందుకే జాబ్ అనేవి చాలా ఇంపార్టెంట్ జాబ్ తెచ్చుకున్న రోజు మనిషికి ప్రతి ఒక సంతోషాన్ని ఇస్తుంది మనీ వస్తుంది ఇంకా అన్నము ఆహారము అన్ని రకాల అన్ని విధాలుగా సౌకర్యం కలుగుతుంది అందుకే అవి అది అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇప్పుడు చాలా సంతోషంగా ఏం టెన్షన్ లేకుండా గడుపుతున్నానంటే బికాస్ ఆఫ్ దట్ జాబ్ అందుకే నాకు చాలా సంతోషం ఉంది